హలో హలో రిబ్కా

హ రిబ్కా ఈ హైదరాబాదు ఎయిర్పోర్ట్ వచ్చి ఇప్పుడు బాగుంది ఇంతకముందు ఒకసారి మనము వెళ్ళాము ఆ వెళ్ళాం కదా చెప్పు అది రిబ్కా బాగుంది ఇప్పుడు ఇంతక ముందు పా కారు పార్కింగ్ చేసుకోవచ్చు హ అన్నీ బాగుంది అవునవును మనకి హైదరాబాదు నుంచి రావాలంటే మ ఈసీగా ఉంటుంది కారు పార్కింగ్ చేసుకోవచ్చు ఆ టికెట్ కూడా చాలా తక్కువ ఫ్లైట్ చార్జెస్ ఆ మనకి అక్కడనుంచి ఇప్పుడు ముందులాగా లేదు బాగా డెవలప్ అయ్యింది అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది హైదరాబాదు ఆ కాబట్టి మనమంతా కలుసుకుని మన ఫ్రెండ్స అంతా కలుసుకుని ఒకసారి మనము ఆ ఢిల్లీకి వెళ్ళాలని అనుకుంటున్నాను ఆ ఆ ఆ ఒక రోజు ప్లాన్ చేసుకుందాము అవును మన ఫ్రెండ్స ఆ చె చెప్పు మన ఫ్రెండ్స అందరికి చెప్పు ఢిల్లీకి పోదాము హైదరాబాదు నుంచి ఢిల్లీకి వెళ్దాము హ బాగుంటుంది ఆ ఆ ఆ అ ఛార్జీలు కూడా తక్కువే మనకి బడ్జెట్ కూడా ఎక్కువ కాదు ఆ అ సరేనా ఏం రిబ్కా అ చెప్పు మీ ఫ్రెండ్స అందరితో చెప్పు మా హైదరాబాదు ఎయిర్పోర్టు బాగా డెవలప్ చెందింది ఆ ఇప్పుడు అన్ని సౌకర్యాలు బాగుంది ఆ ఫ్లైట్లో వెళ్తే ఫుడ్ అన్ని కూల్డ్రింక్స్ అన్ని ఇస్తారు ఏం ఇబ్బంది లేదు బాగుంది ముందు లాగా లేదు బాగా డెవలప్ అయ్యిందని మీ ఫ్రెండ్సకి చెప్పు ఒక రోజు మనము ప్లాన్ చేసుకుని పోదాం ఒకేనా